స్కూళ్ళల్లో జరిగే రన్నింగ్కి విద్యార్థులు ఖచ్చితంగా పాల్గొంటారు ఎందుకంటే ఆటల పోటీల ద్వారా రన్నింగ్ అంటూ ఒకటి కాబట్టి ప్రతి ఒక్కరు దానిలో పాల్గొనడానికి చూస్తూ ఉంటారు రన్నింగ్ చేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది అట్లే మన కాళ్ళు చేతులైన మైండ్ అన్ని రిలాక్స్ అవుతాయి రన్నింగ్ చేయడం వల్ల మనకి రన్నింగ్ చేసే టైమ్లో ఏమి గుర్తు రాదు ఎందుకంటే మనం అందరికంటే ముందు పరిగెత్తాలి వాళ్ళకంటే ముందుఎల్లాలి అనే థాట్ ఉంటుంది మళ్ళీ మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది అనారోగ్యాలు అంటే పిచ్చి పిచ్చి గా తలనొప్పి అట్లా ఇట్లా ఏమి అనారోగ్యాలు రావు ఆరోగ్యంగా ఉంటారు చిన్న పిల్లలు రన్నింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే చిన్న పిల్లలకి ఏమి తెలుసు వాళ్ళు ఆడుతూ పాడుతూ అటు ఇటు ఉరుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఏమి తెలియని వయసు కాబట్టి వాళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి పెద్ద పెద్ద అయినాక ఏమి ఏమి కాకుండా ఉంటది చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రతి ఆటలో ప్రతిదానిలో అన్నింటికీ వాళ్ళని పంపిస్తూ ఉండాలి దాని వల్ల వాళ్ళకి ఎటువంటి ఏం రాకుండా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు